హలో హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ పశుపతి సూపర్ మార్కెటా మ్యామ్ నాకు సూపర్ మార్కెట్ వచ్చేడానికి వీలులేదు నేను కొన్ని ఐటమ్స్ చెప్తాను నాకు ఇంటికి డెలివర్ చేస్తారా ఆ చెప్తాను రాస్కోండి ఆ రైస్ ట్వంటీ ఫైవ్ కెజిస్ ఆయిల్ ఫైవ్ లీటర్స్ ఉద్దిపప్పు ఐదు కిలో కందిపప్పు ఐదు కిలోలు హార్పిక్ ఒకటి డెటాల్ రెండు యాసిడ్ ఒకటి సంతూర్ సోప్ ఐదు రిన్ పౌడర్ రెండు టీ పౌడర్ యాభై గ్రాములు మిరపకాయలు వంద గ్రాములు చింతపండు కాల్ కిలో పసుపు పొడి ఒకటి

మా అడ్రస్ వచ్చి బాలాజీనగర్ పుత్తూరు ఎంతవుతుంది మనీ

ఓకే మ్యామ్ థ్యాంక్ యూ